నాకు భారతీయ ఆహారాలంటే చాలా ఇష్టం అందులో మనకి వెజ్ పులావ్ చేస్తారు కదా అదొకటి ఇంకా చైనీస్ వంటకాలైతే చిల్లీ చికెన్ మరియు మెక్సికన్ వంటకాలయితే టాకోస్ అంటే చాలా ఇష్టం వాటిల్ని నేనైతే మా దగ్గరలో ఉన్న చిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను చిల్లీస్ రెస్టారెంట్ అయితే గుంటూరులో ఉంది ఇంకా రోల్స్ అండ్ బౌల్స్ అని లక్ష్మీపురంలో ఉన్న ఒక హోటల్ అయితే చాలా బాగుంటుంది అందులో టాకోస్ కానీ మెక్సికన్ ఫుడ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఆర్డర్ చేయడం వల్ల ఐదు నిమిషంలోనే తీసుకుని వస్తారు ఇంకా అది ఎంత బాగుంటుందంటే ఆ ఆర్డర్ చేసిన ఐదు నిమిషాల్లోనే వేడివేడిగా వస్తుంది ఇంకా టాకోస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి క్రిస్పీగా మృదువుగా లోపల ఉన్న ఆహార పదార్థం చాలా రుచిగా ఉంటుంది ఇంకా భారతీయ ఆహారానికోచ్చేసరికి మనకి వెజ్ పులావ్ అంటే చాలా ఇష్టం దాన్నైతే నేను ఇక్కడ మయూరి రెస్టారెంట్ నుంచి కానీ లేదా సాంప్రదాయ రెస్టారెంట్ నుంచి కానీ ఆర్డర్ పెట్టుకుంటాను సాంప్రదాయ రెస్టారెంట్లో ఆ వెజ్ పలావ్కి తోడుగా ఇంకొక చికెన్ని కూడా మనకి ఫ్రీగా ఇస్తారు అందులో చిల్లీ చికెన్ కూడా చాలా బాగుంటుంది చిల్లీ చికెన్ని చాలా అద్భుతంగా తయారు చేసి ఇస్తారు దీన్నైతే నేను టిజోలా అనే యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటాను ఇంకా సాంప్రదాయాలో చాలా రుచికరమైన ఆహార పదార్థాలే ఉంటాయి